నమస్కారమండి మాకు కాయలు కావాలండి మీ దగ్గర ఏయే రకమైన కాయలు ఉన్నాయండి మాకు రెండు కిలోలు మామిడిపళ్ళు రెండు కిలోలు బొప్పాయి రెండు కిలోలు ద్రాక్ష కావాలండి ధరలు ఎలా ఉంటాయో చెప్పండి ఏడు వందలకి ఇవ్వరా అండి మేము ఇన్ని కొంటున్నాం కదా ఏం డిస్కౌంట్ ఉండదా మాకు సరే అండి వద్దండి ఇవి చాలు ఇంకేం వద్దండి ఇవి చాలు ఇచ్చేయండి ఇచ్చేయండి ధన్యవాదాలండి